ఒకప్పటి కాలంలో వ్యవసాయం అనేది సంస్క్రయాక సంస్కృతిక పద్ధతిలో పశువులను ఉపయోగించి పద్ధతిగా ఎరువులను వాడి ఎటువంటి రసాయనిక ఎరువులను వాడకున్న పశువుల ఎరువులను వాడి నాలుగు నెల్లకు ఐదు నెల్లకు పంటను దిగుబడి చేసి నాణ్యమైన బియ్యంను నాణ్యమైన పంటలను పండించి ఆరోగ్యంగా ఉండేవాళ్ళు అయితే కాలక్రమేణా ఇప్పుడు మనిషికి ఆశ అనేది పెరగటం వలన చాలా తక్కువ కాలంలోనే ఎక్కువ దిగుబడి రావాలని రసాయనిక ఎరువులను వాడేసి కొత్త కొత్త వరి వంగడాలను వేసి వాటి ద్వారా అధిక లాభాన్ని పొందాలని ఆలోచనతో ఇప్పుడు నాణ్యమైన ఫుడ్ అనేది మనకి అందుబాటులో లేదు కాలక్రమేణా ఇప్పుడు యాంత్రీకరణ వల్ల వ్యవసాయం అనేది చాలా తొందరగా త్వరగా సులువుగా జరుగుతుంది దీని వలన మనిషిలోని శక్తి బలం అన్ని కూడా తగ్గుతున్నాయి ఈ విధంగా సాంప్రదాయక సంస్కృతిక పద్ధతి ద్వారా వ్యవసాయం చేయడం కాలక్రమేణా అందరూ కూడా మర్చిపోయారు ఇప్పుడు అంతా కూడా సాంకేతికతంగానే వ్యవసాయం చేస్తూ ఉన్నారు దీనివల్ల నాణ్యమైన దిగుబడి లేక అనారోగ్యంగా మనం ఎక్కువ ఇబ్బందులు ఎదుర్కొంటున్నాము